అవును నేను పండగలు మతపరమైన సందర్భాల కోసం దేవతా విగ్రహాలను తయారు చేసాను ఈ అనుభవం చాలా శక్తి వంతమైనది మరియు అర్ధవంతమైనది నా చిన్నతనంలోనే నా తాత ఒక కుంభకారుడు అతను నాకు కుండలు పలకలు మరియు ఇతర కళాఖండాలను తయారు చేయడం నేర్పించాడు నా యుక్త వయసులో నేను దేవతా విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించాను ఈ విగ్రహాలు నాకు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి నా సంస్కృతి మరియు మత యొక్క మతం యొక్క ఒక భాగం పండుగలు మతపరమైన సందర్భాల కోసం దేవతా విగ్రహాలను తయారు చేయడం చాలా సమయం మరియు కృషి అవసరం విగ్రహం యొక్క రూపం మరియు ఆకారాన్ని ముందుగానే స్పష్టంగా తెలుసుకోవాలి ఆపై నేను సరైన రకమైన మట్టిని ఎంచుకోవాలి మరియు దాన్ని సరిగ్గా మెత్తగా చేయాలి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించి తరువాత నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తప్పు జరిగితే విగ్రహాన్ని నాశనం చేయవల్సి ఉంటుంది విగ్రహం పూర్తయిన తరువాత దాన్ని రంగుతో పూయాలి ఈ ప్రక్రియ కూడా చాలా సమయం మరియు కృషి అవసరం నేను విగ్రహం యొక్క ప్రతి వివరాలను జాగ్రత్తగా చిత్రించాలి పండుగలు మతపరమైన సందర్భాల కోసం దేవతా విగ్రహాలు తయారు చేయడం చాలా శక్తి వంతమైన అనుభవం ఇది నాకు నా సంస్కృతి మరియు మతం గురించి తెలుసుకోవడంలో సహాయపడింది ఇది నాకు ఆనందం మరియు సంతృప్తిని ఇచ్చింది